హలో కస్టమర్ కేరా నా పేరు కుమారి అండి నేను డేటా గురించి కనుక్కుందాం అని ఫోన్ చేశాను అండి నాకు హయ్యర్ డేటా కావాలి ఎందుకంటే నేను ఎక్కువగా డేటా ఉపయోగిస్తాను నేను జూమ్ మీటింగ్ వీడియో కాల్స్ అది చాలా ఎక్కువ ఉపయోగిస్తాను అయితే ఇప్పుడు నా దగ్గర ఉన్నది తొందరగా అయిపోతుంది దీని గురించి హయ్యర్ డేటా ఏమన్నా కొత్త ఫ్లాన్స్ ఏమన్నా వచ్చినాయా అవునా ఓకే అంత టైం ఉంటుందా అయితే నాకు ఇలాంటి డేటా కావాలి దీని గురించి నేను నా నెంబర్ చెప్తాను నైన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఈ నెంబర్కి ఇది అయితే నాకు చక్కగా సరిపోతుందండి ఇలాంటి విషయాలు నాకు చెప్పినందుకు మీకు థ్యాంక్స్ ఓకే అండి ఇదే ఈ కొత్త ప్లాన్ తీసుకుంటాను నేను ఓకే